నేను సాధారణంగా ఎస్బీఐలో నా యొక్క అకౌంట్ ఉంది అయితే ఎస్బీఐలో ఎంతో మంది ఇప్పుడు గ్రామీణ బ్యాంకులు కంటే సాధారణంగా ఎక్కువ సమయం త్వరగా పరీక్షించే బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటిగా పనిచేస్తుంది అలాగే ఎస్బీఐలో ఏదైనా సమస్య ఏదైనా వస్తే వెంటనే తనిఖీ చేసి చూసి దాని యొక్క ప్రాబ్లమ్ ఏంటి అనేది కస్టమర్సు అలాగే అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని చెప్పగలుగుతారు అయితే ఇప్పుడు కొన్ని బ్యాంకుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వారు ప్రజలు చదువురానివారు ఎంతమంది బ్యాంకుల చుట్టూ తిరిగినా వారుకి విత్డ్రా ఫ్రామ్ కానీ అయితే త్డ్రా ఫ్రామ్ రాసుకొని వాళ్ళు రా అమౌంట్ వేయాలి అనుకునేవాళ్ళు వాళ్ళకి రాని సమయంలో ఎంతో మందిని అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటారు అలా కాకుండా అయితే కొన్ని బ్యాంకుల్లో స్పష్టంగా అక్కడే మనం ఎలా ఏమేం చేసుకోవాలో అనేది రాసి ఉంటారు అలాగే ఎస్బీఐ బ్యాంక్కు వస్తే అక్కడ ఒక కస్టమర్ సర్వీస్ కోసం ఒక ఒక వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుంటారు చదువురాని కోసం చదువురాని వారికోసం అలాగే తెలియని వారికోసం ఎలా చెప్పాలో ఎలా రాయాలో నేర్పించడానికి ఒక వ్యక్తిని పంచుంటాడు నాకు ఎస్బీఐ సర్వీస్ చాలా బాగా నచ్చింది